నాకు ముఖ్యంగా కబడ్డీ అనేది చాలా కష్టమైన గేమ్ నేను మొదటిసారి అడినప్పుడు చాలా దెబ్బలు తాకాయి నాకు ఎలా ఆడాలో తెలియకపోతుండే అంతేగాక కబడ్డీ ఆడటానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను చాలా ఎక్సర్సైజెస్ వ్యాయామం చేయాల్సి వచ్చింది అసలు ఎంత దెబ్బలు తాకేవి అంటే కబడ్డీ ఆడే టైంలో మొత్తం గాయలే నాకు ఎక్కడ చూసినా గాయాలే ఉంటుండే కాళ్ళకి చేతులకి గాయాలే ఉంటుండే వేసుకునే అంగీలు చినిగిపోతుండేవి కబడ్డీ ఆడటానికి వెళితే ఆట అసలు చాలా అద్భుతంగా ఉంటుండేది అలా అని విసుగు పుట్టేది అంటే ఊరికే ఊరికే ఊరికి ఊరికే ఆడితే విసుగు కూడా పుట్టేది ఇలా చాలా చిరాకు లేసేది కానీ ఒకానొక టైంలో మంచిగా అనిపించేది గేమ్ ఎలా అంటే ఆసక్తికరంగా ఉండేది పోటీతత్వం ఉండేది ఆడుతున్న అంతసేపు ఆడుతున్న అంతసేపు మా లోపల ఏదో ఏదో ఏదో ఏదో ఏదో ఏదో ఒక ఆనందం ఆహ్లాదం ఉండేది కానీ ఆ ఆట అనేది ఒక్క రకంగా చెప్పాలి అంటే విసుగు పుట్టించింది మాకు అలాగే నాకు చాలా చాలా కష్టమయ్యేది ఆడాలంటే మొదట్లో కానీ ఆడుతూ ఆడుతూ ఆడుతూ ఆడుతూ అలవాటు చేసుకున్నా ఎక్కడైతే సాధన ఉంటుందో అక్కడ సాధనతో మనము ఏ ఆటనైనా సరే గెలవచ్చు అలా నేను చాలా సాధన చేసా సాధన చేసా ఆడాను ఆడాను ఆడాను చాలా సమయం వరకు ఆడుతూనే ఉంటుండేది నా పాఠశాల సమయంలో అయితే తరగతి గదులకు వెళ్ళకుండా ఆడుతూనే ఉంటుండేది ఆడుతూనే ఉంటుండే అలా ఆడి ఆడి ఆడి ఆడి ఆ ఆటలో ఉత్తీర్ణత సాధించాను చివరికి మా జట్టుకి నేనే నాయకుడిగా వ్యవహరించాను ఆట అనేది నాకు ఒక రకంగా విసుగు పుట్టించింది ఎలా అంటే మా స్నేహితులు అందరూ అదే గేమ్ అదే అదే ఆట అదే ఆట అదే ఆట ఆడదామని చెప్పి చెప్పి చెప్పి నాలో విసుగు పుట్టించేసారు ఊరికే ఆడితే ఏ విసుగైనా ఏదైనా సరే గేమ్ విసుగు పుడుతుంది కదా అలాగే నాకు కూడా విసుగు పుట్టేసింది గేమ్ అంటే ఆట అనేది చాలా ఆసక్తికరంగా ఉండేది కానీ ఒకానొక సమయంలో మరియు కబడ్డీ కబడ్డీ కబడ్డీ అని మేము కూతకి వెళుతుంటే మాకు ఏదో సాధించిన ఆ లోపల ఆహ్లాదం వినోదం ఆనందం వచ్చేది ఏదో సాధించినట్టు మా లోపల భావన ఉండేది కానీ ఆట అనేది చాలా చాలా చాలా చాలా బాగా అనిపించేది మాకు ఒకానొక సమయంలో కానీ ఎప్పుడైతే ఊరికే ఆట మొదలైందో అప్పటి నుంచి మాలో ఆ చిరాకు విసుగు అనేది వచ్చేసింది ఆట మీద నేను మొదటిలో ఆట ఆడటానికి చాలా కష్టపడుతుండేది ఏట్లా అంటే ఎక్కడ చూసినా సరే దెబ్బలే తాకుతుండేవి ఊరికి ఊరికే అవుట్ అవుతుండే నాకన్నా బాగా ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళ వల్ల నాకు ఆడనీయక పోతుండే సో నేను ఇంకా అందులోనూ చూడటానికి కొంచెం బక్కగా ఉంటాను అన్నమాట దానివల్ల ఏమైపోయింది ఇంకా మొత్తంకే ఆడకుండా చేసేసారు నన్ను ఎవరు చూసినా సరే వీడు బక్కగా ఉంటాడు వీడు కబడ్డీ ఆడటానికి రాదు వీడు ప్రక్కకి జరిగిపోవాలి అది ఇదని చెప్పి చేప్పేవాళ్ళు కానీ ఎప్పుడైతే నేను బాగా సాధన చేసి ఆటలో ఉత్తీర్ణత సాధించానో

నేను దానికోసం చేసిన వ్యాయామం దానికోసం నేను పడ్డ కష్టమే కనుక కష్టపడితే ఫలితం చాలా పక్కాగా అంటే ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్పుకొస్తున్నాను కబడ్డీ అనేది నాకు మంచిగా అనిపించే గేమ్ ఒకానొక టైంలో చాలా మంచిగా అనిపించేది ఆనందం ఇచ్చేది ఆసక్తికరంగా ఉండేది కానీ ఎప్పుడైతే దాన్ని కంటిన్యూయేస్గా ఆడి ఆడి ఆడి ఆడి ఆడి ఉన్నామో ఆడినప్పుడే మాకు విరక్తి విరక్తి పుట్టేసింది ఇక ఆ గేమ్ మీద అడబుద్ది కాలేదు ఇంకా ఆడాలనే ఇంట్రెస్ట్ అన్నీ పోయాయి మాకు విసుగు పుట్టేసింది ఆ గేమ్ మీద ఇక తరువాత మేము ఆడ్డమే ఆపేసాము ఆ గేమ్ ఆప్పట్లో ఆపేయక పోయుంటే మేము బాగా ఆడేవాళ్ళము ఏమో అని నేను అనుకుంటున్నాను కానీ ఆ గేమ్లో నేను ఆడినంత వరకు బాగానే ఆడాను కానీ ఒకవేళ మేము అక్కడే ఆపేయకపోతే బాగుండేది గేమ్ ఈపాటికి మేము ఎక్కన్నో ఉండేవాళ్ళమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అప్పట్లో బాగా సాధన చేసేవాడిని ఆ గేమ్ని ఎలాగైనా సరే సాధించాలి గెలవాలి అని చెప్పి కానీ గెలవలేకపోయా లాస్ట్కి అనగా చివరగా నేను గెలవలేకపోయినా సరే కానీ నాలో ఒక ఆనందం అయితే ఉంది గేమ్ ఎట్లీస్ట్ తెలుసుకున్నాను ఆడాను నా అంతట నేను అడగలిగాను అని చెప్పి ఆ ఆనందం తప్పా ఇంకేం లేదు కానీ ఒకానొక టైం తరువాత విసుగు పుట్టేసింది గేమ్ మీద ఊరికే ఆడటం వల్ల అంతే